మాకు ఇష్టమైన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ డాన్స్ అంటే చాలా ఇష్టం మాస్టర్ డాన్స్ వేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మాస్టర్ ఏ సాంగ్స్ వచ్చినా మరచిపోకుండా చూస్తాము అది మా పిల్లలకి కూడా చాలా ఇష్టం శేఖర్ మాస్టర్ డాన్స్ అంటే మాస్టర్ పాటలు వచ్చినపుడల్లా పిల్లలు తప్పకుండా చూస్తారు డాన్స్ నేర్చుకుంటారు అయన వేసే విధానం బాగుంటుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చాల బాగా నేర్పిస్తారు పిల్లలు చాలా ఇష్టపడతారు ఇంట్లో అందరం మేము శేఖర్ మాస్టర్ డ్యాన్స్ అంటే ఇష్టపడతాము చాలా బాగుంటుంది